నా తోట్లో నాటడానికి మొక్కల్ని నేనెక్కువ ఎక్కడ్నించి తెచ్చుకుంటానంటే ఆ మాది కొంచము పల్లెటూరూ కాదు అట్టని టౌనూ కాదన్మాట రెండు కలసినటుంటుంది నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు పొలం పనులు చేసే వాళ్ళు చాలా మంది తెలుసన్మాట ఆ పక్కన వచ్చి ఒక పొలం పని చేసుకునే వాళ్ళ పక్కనొచ్చి కొంచము అడవీ ప్రాంతంలాగా ఉంటుందన్మాట నేనేం చేస్తానంటే వాళ్ళ దగ్గర చెప్పి నాకు ఇలాంటి మొక్కలు కొన్ని కావాలి కొన్ని మూలికలు ఉండే మొక్కలు కూడా తెచ్చుకుంటాం అన్మాట ఇప్పుడు నేను వొళ్ళు బాగాలేకుండొస్తే పిల్లలకైనా పెద్దలకైనా ఎం చేస్తానంటే మా ఈ మందులు ఎక్కువ వాడను ఆ మూలికలు పెట్టి కషాయం పెట్టి తాగుతాం అన్మాట కాబట్టి అది అవన్నీ కొంచము ఆ అడవీ ప్రాంతంలోనే దొరుకుతాయన్మాట మంచి పూల చెట్లు కూడా దొరుకుతాయి ఆ ఆ ఆ ఆ ప్రదేశంలో అందుకనే నేనేం చేస్తానంటే ఈ పొలం పన్లు చేసే వాళ్ళ దగ్గర చెప్పి నాక్కావల్సిన మొక్కల్ని తెప్పించుకొని నాటుకుంటానన్మాట నా తోటలో ఆ ఇవన్నీ ఆ చోటే దొరుకుతాయని కాదు బయట ఇప్పుడు కొన్ని ఆ బజార్లో కూడా నేను ఎప్పుడైనా బజార్ సైడు వెళ్నప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు మొక్కలమ్మే ఫామ్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడూ ఉండదు ఎప్పుడైనా వేరే ఊరు నుంచి తెచ్చి అమ్ముతారనమాట మొక్కలన్నీ ఆడ్నించి కొన్ని మొక్కలు తెచ్చుకుంటాను పులా మొక్కలు మళ్ళొచ్చేసి ఇంట్లోనే లోపల ఇంటి లోపలే పెంచే మొ కో కొన్ని చెట్లుంటాయి కదా అవన్నీ కూడా తెచ్చుకుంటానన్మాట తర్వాతొచ్చేసి ఏమైనా ఇక్కడ బయట ఎక్కడా దొరకలేదు ఇంకా నేను చెప్పిన చోట దొరకలేదంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మొక్కలు అమ్ముతున్నారన్మాట ఆన్లైన్ లోనే బాగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు ఏ చెట్లు కావాలన్నా దొరుకుతున్నాయి ఆ నేను కొన్ని అలా చూసి నెట్ లో కొన్ని చూసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసి కొన్ని మొక్కలు తీసుకుంటానన్మాట నేను ఒక్కసారి ఆర్డర్ పెట్టాను ప్యాకింగ్ అంత బాగానే ఉన్నింది ఏ డ్యామేజ్ లేకుండా చాలా వరకు చెప్తుంటారు ఆన్లైన్ లో మొక్కలు ఆర్డర్ పెడితే అది వచ్చెటప్పుడే మొక్కలు చనిపోయి వచ్చుంటాయి ఎండిపోయోచ్చుటాయి అని చెప్పి చెప్పారు కానీ నేను ఆర్డర్ పెట్టిన మొక్క మాత్రం బాగా ఫ్రెష్ గానే వచ్చింది బాగానే ఉన్నింది ఏం ఎండిపోలేదు బాగానే ఉన్నింది సెల్ఫ్ వాటరింగ్ ప్ల్యాంట్ అన్మాట అది మొక్క అదే కింద నించి నీళ్ళు తీస్కుంటుంది మనం పోయాల్సిన అవసరం లేదు కింద బా కిందుండే ప్రదేశంలో చిన్న చిన్న గిన్నె లాగ పెట్టుంటారన్మాట దాంట్లో నీళ్లు పోస్తే చాలు అదే కావాల్సినంత మొక్క నీళ్ళు తీసుకొని మిగిల్న వాటిని దాంట్లోనే ఉంచేస్తుందన్మాట అలాంటి చెట్టొకటి ఆర్డర్ పెట్టాను అది బాగానే వచ్చింది మంచి కండిషన్ లోనే వచ్చింది నాకైతే చాలా బా నచ్చింది మొక్కలు ఇలా తీసుకుంటు ఉంటారన్మాట కొన్నీ అడవి ప్రాంతం నించి వ్యవసాయం చేసే వాల్ని నాకు తెలిసిన వాల్ని తెమ్మని చెప్తాను కొన్ని బజార్లో కొన్ని ఫామ్స్ లలో తీస్కుంటాను తర్వాతొచ్చి కొన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తీసుకుంటానన్మాట